డ్రైవర్ గారు మీరు నన్ను నేను చేరవలసిన చోటుకి నన్ను క్షేమంగా చేర్చారు మీకు ధన్యవాదాలు నేను మీకు రెండు వందలు చెల్లించాలి మీకు ఫోన్పే గానీ జీపే గానీ పేటియం ఉన్నాయా నేను నా దగ్గర చేతిలో డబ్బులు లేవండి ఫోన్లో ఉన్నాయి నేను యూపీఐ ఐడీ ద్వారా మీకు డబ్బులు చెల్లించాలనుకుంటున్నాను మీకు ఆన్లైన్ పద్ధతిలో నేను చెల్లించవచ్చా